ఆన్లైన్లో ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఆ డ్రెస్ నేను అది వచ్చేసరికి నారాయణ పట్టు సారీ హాఫ్ సారీ అది బ్లౌజ్ ఏంటంటే నేను కలర్ వచ్చేసరికి నాచు గ్రీన్ కలర్ అలాగే మెరూన్ కలర్ రెడ్ పెట్టుకున్నాను పెట్టుకుంటే అదేంటి మెరూన్ కలర్ రాలేదు దా రెండు గ్రీన్ కలరే వచ్చాయి ఏంటి ఇది ఓణీనూ అలాగే బ్లౌజ్ లంగా మూడు ఒకటే కలర్ వచ్చాయి నేను పెట్టుకుంది లంగా బా లంగానూ బ్రౌ బ్లౌజ్ ఒకలా వచ్చేటట్టు ఓణీ ఒకలా వచ్చే ఒక కలరు మెరూన్ కలర్ వచ్చేటట్టు పెట్టుకున్నాను కానీ నేను అనుకున్నట్టు రాలేదు అది నేను పెట్టుకున్నది ఒక కలర్ అయితే వచ్చింది ఒక కలర్ అయితే వచ్చింది నాకు నాకు అసలు ఈ ప్రోడక్ట్ అసలు ఏమి నచ్చలేదు సరే వచ్చింది కూడా ఏంటి మొత్తం చినుగుళ్ళు మొత్తం హోల్స్ హోల్స్ పడిపోయి ఉంది ఎక్కడికి అక్కడ కట్ అయిపోయి ఉంది క్లాత్ కూడా ఏంటో అతికించినట్టు ఉంది అలాగే ఇంకా ఏంటంటే కలర్ కూడా పోయినట్టు వెలిసిపోయిన బట్టలు ఎలా అయితే ఉంటాయో అలా అయితే ఉంది నాకు అయితే అసలు ఈ ప్రోడక్ట్ అసలు ఏం నచ్చలేదు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను నేను ఇంకా పండగకి నేను అదే వేసుకుందామని అనుకున్నాను దానికి జ్యులరీ మ్యాచింగ్ జువెలరీ మొత్తం అన్నీ తెప్పించి పెట్టుకున్నాను తీరా చూస్తే ఇక్కడ ఏమో అక్కడ మా మా సారీయే లేకుండా పోయింది హాఫ్ సారీ నేను మా చెల్లికి నాకు ఇద్దరికీ కలిపి పెట్టుకుంటే ఆఫర్ వచ్చింది టూ టూ ఇన్ వన్ ఆఫర్ వచ్చింది రెండు వేలు బయట అనుకున్న అదే రేట్కి వస్తుందిలే అని చెప్పి పెట్టుకుంటే ఇద్దరిదీ

అని చెప్పి మా చెల్లి చూసావా నేను అనుకున్నది వచ్చింది నువ్వు అనుకున్నది రాలేదు అంతే అందుకే ఏమీ అనుకోకు అని చెప్పి వెక్కిరించింది నాకు అలా అయితే చాలా బాగా బాధ అనిపించింది నేను అయితే చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను ఇంకా ఏంటంటే అది పోనీ క్లాత్ అలా ఉందని అనుకున్నా సరే చిన్న చిన్న హోల్స్ పడిపోయేసరికి అదేంటి ఇలా గట్టిగా లాగుతుంటే పిగిలిపోతుంది క్లాత్ కూడా అలా పిగిలిపోతుంది ఇంకోకటి ఏంటి ప్యాకింగ్ కూడా సరిగ్గా లేదు మొత్తం ఎలా అంటే అలా ఉంది మా చెల్లిది అంతా బాగానే వచ్చింది నాది వచ్చేసరికి ఇలా వచ్చింది క్లాత్ మొత్తం అసలు నేను అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను నాకు అసలు ఈ ప్రోడక్ట్ అసలు ఏం నచ్చలేదు నేను ఎంత అనుకున్నాను అని అంటే ప్రోడక్ట్ నేను ముందే జువెలరీ ఐటమ్స్ అవన్నీ కొనుక్కొని ఇప్పుడు ఇప్పుడు ఆ జువెలరీ ఏం చేయాలి నేను ఇప్పుడు మళ్ళీ డ్రస్సు రిటర్న్ ఆర్డర్ పెట్టుకోవాలని అనుకున్నాను సరే టైం కూడా లేదు పండగ కూడా దగ్గర పడుతుంది నేను ఎప్పుడు కుట్టించుకొను అవన్నీ ఎప్పుడు వేసుకోను ఇంకా నేను నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అలాగే ఇంకా ఏంటంటే మా అమ్మ వాళ్ళు కూడా తిడుతున్నారు నేను చక్కగా బయటికి వెళ్ళి కొనుక్కుందాము అంటే నువ్వే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నావు అలా అది ఇది అని చెప్పి ఇది నేను సెకండ్ టైం అయితే పెట్టుకున్నాను ఈ ప్రోడక్ట్ ఫస్ట్ టైం బాగానే వచ్చింది మా ఫ్రెండ్స్ పెట్టుకున్నపుడు కూడా బాగానే వచ్చింది నేను పెట్టుకునేసరికి నెగెటివ్గా వచ్చింది అసలు నాకు అయితే ఇదేమి నచ్చలేదు నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నాను దీనివల్ల అనవసరంగా ఇంకా ఆన్లైన్ని నమ్మకూడదు అనిపించింది నేను ప్రోడక్ట్ ఇలా వచ్చిందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మమ్మీ డాడీ అందరూ తిట్టడం బయట కొనుక్కునే వాళ్ళము ఇప్పుడు ఇక్కడ కొనుకున్నావు బయట కొంచెం రేట్ ఎక్కువైనా సరే బయట బాగుండేది క్వాలిటీ కూడా ఇక్కడ ఏంటి ఇలా ఉంది అది ఇది అని సరే పెట్టుకునేది ఏదో మంచిది పెట్టుకున్నావా అంటే ఇలాంటిది పెట్టుకున్నావు

ఆయన ప్రోడక్ట్ నువ్వు నేను ఆన్లైన్లో నేను ఫోటోలో చూసినప్పుడే చెప్పాను ఇది క్లాత్ బాగోదు అని చెప్పాను అయినా సరే పెట్టుకున్నావు ఎక్కువ రోజులు కూడా రాదని చెప్పాను నేను నీకు ఆల్రెడీ అయినా సరే పెట్టుకున్నావు అని చెప్పి తిట్టింది నన్ను అయితే నేను అయితే చాలా అంటే చాలా చాలా చాలా ఎక్కువ బాధపడుతున్నాను దీనివల్ల అసలు అందరూ ఇలా తిట్టేసరికి నాకు అయితే ఏడుపు ఆగట్లేదు ఏడుపు వస్తుంది బాగా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు నేను అయితే మా అమ్మ వాళ్ళు కూడా నన్ను తిట్టారు ఇప్పుడు ఆర్డర్ రిటర్న్ పెడదామని అన్న ఆర్డర్ రిటర్న్ అవ్వడం లేదు రిటర్న్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయింది ఇప్పుడు నేను ఏం చేయను నాకు అసలు ఏం అర్థం కావట్లేదు నాకు అయితే నేను ఈ నాకు అయితే ఈ ప్రోడక్ట్ అస్సలు నచ్చలేదు ఇంకా నేను ఎప్పుడూ ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోను ఆన్లైన్లో పెట్టుకొని మోసపోవాలని అయితే అనుకోవట్లేదు ఐ హేట్ దిస్ ఆర్డర్